వంట గదిలో ఉండే వివిధ పాత్రలు గురించి కొంత సమాచారాన్ని అందించగలను సాధారణంగా వంట గదిలో ఉపయోగించే కొన్ని పాత్రలు కట్లెట్ బ్లేడ్ ఈ పాత్ర మాంసం కత్తిరించడానికి ఉపయోగపడుతుంది ఇది పెద్ద దృఢమైన బ్లేడ్ కలిగి ఉంటుంది బేకింగ్ షీట్ ఈ పాత్ర బేకింగ్ కోసం ఉపయోగించబడుతుంది ఇది సదునైన ప్లాట్ఫారం కలిగి ఉంటుంది పాన్ ఈ పాత్ర వంట చేయడానికి లేదా వేయించడానికి ఉపయోగపడుతుంది ఇది లోతైన కుంచెలు దిగువును కలిగి ఉంటుంది మిక్సర్ ఈ పాత్ర పాక పదార్థాలు కలపడానికి ఉపయోగించబడుతుంది ఇది రెండు బ్లేడ్లు కలిగి ఉంటుంది ఇది వేగంగా తిరుగుతాయి కూరగాయలు పిలకరించేది ఈ పాత్ర కూరగాయలను పిలకరించడానికి ఉపయోగపడుతుంది ఇది వెడల్పు కుంచెలు దిగువుని కలిగి ఉంటుంది కొలత కప్పు ఈ పాత్ర పదార్థాలను కలపడానికి ఉపయోగపడుతుంది ఇది పెద్ద కుంచెలు దిగువన కలిగి ఉంటుంది ఇవి వంటకు ఉపయోగించే కొన్ని పాత్రలు